అమ్మాయిల్లో రుతుస్రావం అనేది ప్రక్రియ దీని తర్వాత కూడా వాళ్ళు చదువుకోవాలి ఎందుకంటే చదువుకుంటేనే ప్రతీ ఒక్కరు కూడా వృద్దిలోకి వస్తారు చదువు యొక్క చదువు విలువ తెలుసుకుంటేనే వారు కూడా రేపు మగవారితో సమానంగా ముందుకు సాగుతారు అలా వారు ముందుకు సాగాలంటే వారు ఖచ్చితంగా చదువుకోవాలి ఇలాంటివి జరగక్కుండా ఉండానికి నేనొక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి దానితో చదువు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తాను ఆడవాళ్ళు కూడా చదువుకుంటే ఉపయోగం ఏంటో చెప్తాను ఆడవాళ్ళు చదువుకోవడం వల్ల జరిగే లాభాలు గురించి వాళ్ళకి వివరంగా వివరిస్తాను ఆడవారు చదివే ప్రోత్సాహం కోసం ప్రచారం చేస్తాను